నేను నా సర్టిఫికెట్స్ తేవడం మర్చిపోయాను కాబట్టి మీరు నాకు కొంచెం సమయం ఇస్తే నేను నా డిజిటల్ లాకర్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నా సర్టిఫికెట్స్ మీకు డెడ్లైన్లోపు చూపించాలని అనుకుంటున్నాను